హలో ఓలా క్యాబేనా అండి నేను ఏంటంటే ఇప్పుడు నేను లొకేషన్ వచ్చేసరికి ప్రెసెంట్ నేను అయితే విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఏంటంటే నేను గాంధీనగర్లో ఉన్నాను మీరు అక్కడి నుంచి నన్ను గుంటూరు తీసుకెళ్తారా కొంచెం నేను గుంటూరులో